ఆర్టిస్ట్గా నేను కొన్ని సవాళ్ళను ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాను ఇంకా ఆర్థిక సమస్యల వల్ల కూడా వాటిని కొనుగోలు చేయడం కొంచెం కష్టంగా తయారైంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి కొన్ని క్రయాన్స్ కొన్ని చిన్న చిన్న స్కెచ్చెస్ ఇలాంటివి ఉపయోగించడం వల్ల కూడా మనం సరైన విధంగా ఆర్ట్ అనేది చేయగలుగుతాము ముఖ్యంగా ఆన్లైన్ గ్రూపులతో ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా అవసరమైనటువంటి వస్తువులను నేను అందులో నుంచి కొనుగోలు చేయగలిగాను ఇంకా కొన్ని సవాళ్ళు నాకు ఏమి ఎదురయ్యాయి అంటే కుటుంబ సభ్యులో ఇంకా స్నేహితుల యొక్క సహకారం లేకపోవడం దాంతోటే నేను అక్కడితో ఆగిపోకుండా మా నేను చేసిన కొన్ని ఆర్ట్స్ని ఇన్స్టాగ్రామ్ డిస్కటువంటి ప్లాట్ఫామ్స్లో నాయొక్క నేను చేసిన ఆర్ట్ని షేర్ చేయడం ద్వారా నాకు అక్కడ ఎంతో ఎంకరేజ్మెంట్ అనేది నేను పొందాను ఇంకా చూస్తే మన యొక్క సామర్థ్యంపై మనకు ఒక ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువ చేసుకున్నప్పుడు మనం దానిలో రాణించగలుగుతాము కాబట్టి ప్రతి ఆర్టిస్ట్ కూడా తనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయాణం అనేది కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం సవాల్ని ఇంకా మనకి ఎంకరేజ్ చేయకపోయినా కూడా వాటన్నింటినీ అధిగమించి ముందుకెళతామో అప్పుడు మనం ఒక మెరుగైన ఆర్టిస్ట్గా మనం జీవితంలో రాణించగలుగుతాము